నాకు ఒక స్ట్రాంగ్ స్కూల్ బ్యాగ్ కావాలి ఒక మంచిగా అన్ని బుక్స్ వచ్చేటట్టుగా సెవెన్ ఎయిట్ బుక్స్ ఫస్ట్ జిప్లో ఇట్లా మళ్ళి సెకండ్ జిప్లో మంచిగా మనం టిఫిన్ పెట్టుకునే పెట్టుకునేటట్టు ఇంకా తర్డ్ జిప్లో మనం మంచిగా ప్యాడ్ పెట్టుకునే అంత హైట్ మంచిగా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అవును జిప్ బ్యాగే

ఏదన్నా మీ మీకు తెలుసు కదా ఒక మంచిగా స్ట్రాంగ్గా ఉండాలి ఏదన్నా ఓకే కానీ కొంచెం స్ట్రాంగ్ ఉండాలి ఎందుకంటే లాస్ట్ టైం నేను ఒక షాప్లోకెళ్ళి తీసుకున్నాను అది నేను జస్ట్ బుక్స్ పెట్టే ఒక టూ వీక్స్లోనే అది మంచిగా లేకుండే చినిగిపోయింది అందుకోసం అది వేస్ట్ అయిపోయింది ఇప్పుడు అయితే ఇది కూడా వేస్ట్ కాకుండా మంచిగా ఉండాలని నేను ఇంకా కొత్తది తీసుకుంటున్నాను కొంచెం స్ట్రాంగ్ ఉండే అట్లా బ్యాగ్ మీరు చెప్పండి ఒకసారి సరే ఇదంతా ఇంకా మంచిది అని చూడండి ఇంకా టూ ఇయర్స్ గ్యారెంటీ ఉంటే బాగుంటుంది

ఏంటి ఓకే ఓకే ఇట్లా వర్షం పడకుండా ఇట్లా కవర్ ఓకే ఓహో ఓకే ఓకే అట్లా అదే ఓకే ఓకే ఇంకా మంచిది చూడండి అట్లాంటివి ఏవైనా అవునవును

ఓకే కాస్ట్ నో ప్రాబ్లం కానీ మనకు స్ట్రాంగ్ ఇంకా మంచిగా అన్ని అవైలబుల్ ఉండేటట్టు ఉండాలి మంచిగా అన్ని బుక్స్ వచ్చేటట్టు ల్యాప్టాప్ ఇంకా టిఫిన్ ఇంకా అదే న్యూ వచ్చిందన్నారు కదా అది వర్షం పడకుండా కూడా మంచిగా అందులో బుక్స్కి వర్షం పడకుండా మంచిగా ఉంటే చాలు ఇంకా చెప్పండి లేదు ఓ వచ్చేశా ఓకే ఓకే అట్లుంటే ఇంకా మంచిది మనకు మంచి సేఫ్టీ కూడా ఉంటాయి కదా ఓకే ఉంటే ఓకే ఓకే ఓకే సరే ఓకే ప్యాక్ చేయండి ఎంత కాస్ట్ అన్నారు ఓకే